నేను ఆన్లైన్లో రెడ్మి నైన్ నైన్ ప్రైమ్ ఫైవ్జి మొబైల్ కొనుక్కున్నాను ఫైవ్జి నెట్వర్క్ కనెక్షన్ బాగుంది అలాగే బ్యాటరీ సిస్టమ్ పదివేలు మెగా ఆంపియర్ సిస్టమ్ అలగే ఛార్జింగ్ కూడా స్పీడుగా ఎక్కుతుంది మరియు ఛార్జింగ్ ఏ రోజుకి రోజంతా కాస్తుంది బ్యాటరీ క్వాలిటీ కూడా బాగుంది ఈ హ్యాగ్ అవ్వడం హ్యాంగ్ అవ్వడం కానీ సెల్ హీట్ ఎక్కడం కానీ అవి ఏమి లేదు అలాగే కెమెరా సిస్టమ్ వచ్చి ఫ్రంట్ ఫోర్ మెగా పిక్స్ ఆంపియర్ బ్యాక్ వచ్చి సిక్స్టీన్ మెగా ఆంపియర్ ఫోటో సెల్ఫీ కానీ అంతా బాగానే ఉంటుంది మళ్ళీ హాట్స్పాట్ కనెక్షన్ కానీ బ్లూటూత్ కనెక్షన్ కానీ లేకపోతే ఈ యాప్స్ అనేవి అప్డేట్ చేసినా లేకపోతే డాక్యూమెంటేషన్ ఫైల్స్ ఇవన్నీ బాగానే స్టోర్ అవుతున్నాయి ఇంటర్నల్ స్టోరేజ్ కానీ అవుట్పుట్ స్టోరేజ్ కానీ సెక్యూరిటీ సిస్టమ్ కానీ మొత్తం సెల్లల్లా సెల్ వర్కింగ్ ప్రాసెస్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ మొత్తం మదర్ బోర్డు కీబోర్డు మళ్ళీ డేటా సిస్టమ్ బ్లూటూత్ సిస్టమ్ కనెక్షన్ కానీ కనీసం సౌండ్ సిస్టమ్ కానీ అలాగే వాయిస్ రికార్డింగ్ కానీ ఏమాత్రం యాప్స్ మొత్తం సిస్టమ్ మొత్తం యాప్స్ మొత్తం బాగున్నాయి మరియు మెయిన్గా నెట్వర్క్ సిస్టమ్ అనేది వాట్సాప్లు కానీ ఫేస్బుక్లు కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఫైల్స్ అనేవి ఒక మెయిల్ నుంచి ఇంకో మెయిల్కి పంపించడం లేకపోతే ఒక మీడియా నుంచి ఇంకో మీడియాకి పంపించినా నెట్వర్క్ సిస్టమ్ అనేది స్పీడ్గా అవుతుంది అలాగే మొత్తం హోల్ సిస్టమ్ మొత్తం బాగానే ఉంది మెయిన్లీగా గూగుల్ డ్రైవ్కి కానీ లేక కనెక్షన్ షేరింగ్ కానీ సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్ కానీ ఫైల్ మేనేజ్ కానీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టెక్స్ట్ ఫైల్స్ కానీ హెచ్టిపి ఫైల్స్ కానీ మొత్తం అన్నీ సిస్టమ్స్ మొత్తం బాగున్నాయి ఎటువంటి డిస్అడ్వాన్టేజెస్ కానీ లోపల కానీ నష్టాలు కానీ ఏవి లేవు